నేను అమెజాన్లో బిగ్ మిలియన్ సేల్లో హిమాలయా ఫేస్ వాష్ ప్రోడక్ట్ అనేది ఆర్డెర్ పెట్టుకున్నాను అది ఏంటా అని దాని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి ట్రిబుల్ నైన్ నాకు ఆఫర్లో ఎంతకు వచ్చిందంటే త్రీ హండ్రెడ్కు వచ్చింది హిమాలయా ఫేస్ వాష్ అనేది నేను వాడాను వాడిన తర్వాత నా ఫేస్లో మంచిగా గ్లో అనేది కనిపించింది పింపుల్స్ అనేవి పోయాయి మొత్తం ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి చాలా నా పేస్ అనేది చాలా బ్రైట్నింగా కనిపించేది అప్పుడు నేను ఏం చేసాను అంటే ఈ ప్రోడక్ట్ అనేది నాకు సూటబుల్గా ఉందని చెప్పేసి నేను నైట్ క్రీమ్ అలానే సీరము మోయిశ్చరైజర్ ఇవన్నీ హిమాలయా కంపెనీస్వి తీసుకుని నేను ఇవన్నీ వాడాను అలా ఒక వన్ మంత్ అయ్యింది వన్ మంత్ అయిన తర్వాత ఈ క్రీమ్స్ అనేవి అయిపోవడంతో నేను కొన్ని రోజులు స్టాప్ చేసేసాను స్టాప్ చేసేయడంతో అది ఏమైందంటే నా ఫేస్ పైన పింపుల్స్ వచ్చేసి రెడ్ రెడ్ స్పాట్స్ కింద వచ్చేసి ట్యాన్ అనేది ఎక్కువై పోయింది అన్నమాట అస్సలే నాది ఆయిల్ స్కిన్ కాబట్టి ఏంటంటే ఫేస్లో మొత్తం గ్లో అంతా పోయి స్కిన్ అనేది బ్లాక్గా అయిపోయి మొత్తం నీలా చాలా సింటమ్స్ ఫేస్ అనేది అంతా ఇచ్చింగ్ వచ్చేసి మొత్తం అంతా ఫేస్ అంతా పాడైపోయింది అన్నమాట ఫస్ట్లో స్టాటింగ్లో అయితే బాగానే ఉండేది తర్వాత వన్ మంత్ అనేది నేను వాడడం మానేశాను వాడడం మానేయడంతో నా ఫేస్ అనేది మొత్తం స్పాయిల్ అయిపోయింది